కాకినాడ జిల్లాలో పాటించే సాధారణ సామాజిక లేక సంస్కృతిక ఆచారాలు ఏవి అంటే మా కుటుంబంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మేము వారికి అతిథి మర్యాదలు చేసి

దాని తర్వాత వారికి తగ్గడానికి ఏమైనా మంచినీళ్ళు కానీ ఏమైనా జ్యూస్ కానీ వారికి అందజేసి తరువాత వారికి ఆహారం అవి పెడతాము ఆచారాలు పద్ధతులు అంటే మంచిగా నమస్కారం చేసి మా పద్ధతి ప్రకారం మంచిగా వాళ్ళకి అన్ని అతిధి మర్యాదలను మేము చేపడతాము ఇది మా పిల్లలకు కూడా మేము అలవాటు చేస్తాము ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వారికి నమస్కరించాలి అని వారికి చెప్పి మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా వారిని నే వారి నేర్ నేర్పిస్తాము దాని తర్వాత పిల్లల పండుగలు ఏమైనా ఉన్నవి అంటే అవి హోలీ దీపావళి పండుగను పిల్లలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అది పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగలు అవి రంగులతోను టపాసులతోనో వాళ్ళు దీపావళి పండుగను మరియు హోలీ పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు దాని తర్వాత ఇంటికి ఎవరైనా ఆ టైమ్లో చుట్టాలు వస్తే వారిని కూడా వారితో మంచిగా కలుపుకొని ఆడుకోవాలి అనే చిన్న మాటను చెప్తే మా పిల్లలు వెంటనే విని ఆటలను ఆడుకుంటారు